హాయ్ నా పేరు అనంత మురళి అండి నేను మన ఆన్లైన్ వెబ్సైట్లో ఒక స్మార్ట్ వాచ్ ఒకటి ఆర్డర్ చేసి ఉన్నాను దాని యొక్క ఆర్డర్ నెంబర్ రెండు మూడు నాలుగు ఐదు దయచేసి మీరు నాకు ఇది ఏ తేదీలోగా అందజేయగలరో నిర్ధారించగలరు ఓ మీరు ఇస్తాన్నన్న తేదీ నా అంచనాలకు అనుగుణంగా ఉంది దయచేసి మీరు నాకు ఆ టైంలోగా అందజేయగలరని విశ్వసిస్తున్నాను